నేను కొన్ని కొన్నిసార్లు సోషల్ మీడియా అనేవి నేను చూస్తూ ఉండగా కొందరు ఫోటోలు దిగడం చూస్తూ ఉంటాను ఆ చూస్తూ ఉండడం బట్టి నేను అదే విధంగా ఆ ఫోటోలను నా ఫోన్తో తీయడం మొదలు పెట్టాను తీసిన ఫోటో అందులో కొన్ని ఫోటోలు మంచిగా వచ్చేవి ఆ మంచిగా వచ్చిన ఫోటోని ఇంకా మంచిగా చెయ్యాలన్నా ఆసక్తి నాలో పెరిగి దాని ఆయా శక్తి ద్వారా ఫోటోగ్రఫీ మీద నాకు మంచి యొక్క నాలెడ్జ్ అనేది పెరిగింది ఫోటోగ్రఫీని నాయొక్క హాబీగా ఎంచుకొనటం జరిగింది